మీ రెస్టారెంట్లో స్విగ్గీ ఆర్ జొమాటో అవైలబుల్గా ఉందా అంటే మా ఫ్యామిలీతో కలిసి మేము బయటకెళ్ళి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము ఫుడ్ ఏమీ ఇంట్లో లేదు అందుకని చెప్పి మీ రెస్టారెంట్ నుంచి మాకు ఫుడ్ కావాలి అంటే రిలే రిలేటివ్స్ కూడా వచ్చారు చుట్టాలు కూడా వచ్చారు మా ఇంటికి వాళ్ళందరికీ కలిపి ఫుడ్ కావాలి మీ రెస్టారెంట్లో స్పెషల్ అయిన పాట్ బిర్యానీ కుండ బిర్యాని ఇంకా ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ నూడుల్స్ ఇంకా చికెన్ తందూరి చికెన్ ఫ్రై అలానే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇవి ఆ ఆర్డర్ పెడుతున్నాము ఇవన్నీ కూడా మీరు పంపించండి మాకు ఇవన్నీటికి కలిపి ఎంత కాస్ట్ అంటే ఎంత రేట్ అవుతుంది చెప్పండి అంటే మీ రెస్టారెంట్కి స్పెషల్ ఆఫర్ ఉందని చెప్పారు ఈ మంత్ సో మాకు ఈ ఫుడ్ అంతా ఆర్డర్ పెడుతున్నాం కాబట్టి మాకు ఏమైనా స్పెషల్ ఆఫర్ ఉందా ఒకవే ఒకవేళ ఉంటే చెప్పండి లేదంటే మేము ఆర్డర్ స్విగ్గీ జోమాటో అన్నాము కాబట్టి అదేమన్నా ఫ్రీ డెలివరీ చేస్తారా మా అడ్రస్ అయితే ఇంద్రపాలెం ఇంద్రపాలెం నేరెలం కాలనీ ఇండోనేషియా బ్యాంక్ దగ్గర మా ఇల్లు సో మీరు అక్కడికి పంపించండి అలానే ఫుడ్ కూడా క్వాలిటీగా మీరు రెస్టారెంట్ ఫుడ్ ఫుడు క్వాలిటీ గానే ఉంటుంది సో కొంచెం చూసి పంపించండి క్వాంటిటీ కూడా కొంచెం మంచిగా పంపించండి అలానే కొంచెం కాస్ట్ కూడా తగ్గించండి ఆఫర్లో ఉందన్నారు కాబట్టి ఈ మంత్ ఫుడ్ త్వరగా పంపించండి మాకు